మనిషికి తన చుట్టు ప్రక్కల పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్ అయినది ఎందుకంటే మన చుట్టు ప్రక్కల పర్యావరణం మంచి ఉంటేనే మనము ప్రశాంతంగా మనం చెయ్యాలనుకున్న పనిని ఏం అనుకోకుండా చేయగలుగుతాము అలా అది ఒక పర్యావరణం అయితే ఇంకొక పర్యావరణం నేచర్ అంటే చెట్లు చేమలు నీళ్ళు ఇవన్నీ మనము రోజు రోజు పనులు చేయాలంటే కావాల్సినవి పర్యావరణ పర్యావరణ నీ చిన్నగా ఉన్నప్పుడే పాఠ్య పాఠ్యంగా నేర్పడంలో పిల్లలకి దాని గురించి ఆసక్తి పెరుగుతుంది దాన్ని ఎలా కాపాడాలో ఎందుకు కాపాడాలో తెలుస్తుంది నీళ్ళు ఎట్లా పడితే అట్లా యూస్ చేేయకుండా వాటిని కరెక్ట్గా యూజ్ చేయడం తెలుస్తుంది అట్లా అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బండ్ల మీద పెట్రోల్ వేస్ట్ చేయడం కానీ లేకపోతే ఇంట్లో గ్యాస్ని వేస్ట్ చేయడం కానీ చేయారు నీళ్ళు గ్యాస్ ఇవన్నీ మనకి చాలా ఎంతో ముఖ్యమైనవి అవి ఒక్కసారి యూస్ చేసినచో ఇంకోసారి వాటిని మనం యూస్ చేయలేము కాబట్టి వాటిని మనకి మన పిల్లలకు కూడా వచ్చేటట్టుగా మనం వాటిని వాడుకోవాలి కాబట్టి చిన్న ఉన్నప్పుడే పాఠ్యాంశంలోనే పాఠశాలలల్లోనే మనకి నేర్పించాలి అయితే పర్యావరణం అనేది చాలా పెద్ద టాపిక్ దాంట్లో చిన్న చిన్నగా దానిని ఎందుకు నేర్చుకోవాలి అనేది చిన్న చిన్న క్లాస్ల నుంచి అంటే ఒకటి నుంచి ఐదు ఐదుకు నుంచే మొదలు పెడితే పెద్దగయిన తరువాత పిల్లలకు అది ఒకటిగా తెలిసిపోతుంది అంటే చెట్లని మనం రక్షించాలి ఎందుకు ఎందుకంటే అవి మనకి నీడనిస్తాయి ఆక్సిజన్ ఇస్తాయి పండ్లని ఇస్తాయి పర్యావరణాన్ని సంతులన పాటించి ఉంచు ఉంచుతుంది కాబట్టి అవి మనం చిన్నప్పటినుంచే పిల్లలకు నేర్పించినచో వీళ్ళు పెద్దగా ఎందుకు అయిన తరువాత ఇవి ఎందుకు మనం కాపాడాలి అని అనుకో